నమస్కారమండీ అమృత రెస్టారెంట్ వాళ్ళేనా మాట్లాడేది నాకు చికెన్ బిర్యానీ ఒకటి కావాలి అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా కావాలి అదేవిధంగా మాకు మిక్స్డ్ బిర్యానీ ఉంటుందంట కదా మీ దగ్గర అది కూడా కావాలి అలాగే నేను ఇది అది స్టార్టర్స్ కావాలి మాకు స్టార్టింగ్లో అంటే ఒక చపాతీ రెండు నాన్లు అంటే మొత్తం మూడు చపాతీలు ఐదు నాన్లు కావాలి మొత్తం కలిపి అదే విధంగా సూప్స్ ఉంటాయంట చికెన్ సూపు తర్వాత నాకు కార్న్ సూపు ఇవి కావాలి మాకు ఇంకా మాకు కావాల్సినియేంటంటే మీ దగ్గర అసలు స్పెషల్ ఏంటండి ఓకే కుండ బిర్యానీ రావులపాలం కుండ బిర్యానీ ఉంటదంట కదా మీ దగ్గర అది కొంచెం మాకు ఇస్తారా మేము ఇవి ఆర్డర్ పెడుతన్నాము